హలో మేం రమ్య ట్రావల్ ఏజెన్సీనా అండి మ్యాడమ్ మేము మా ఫ్యామిలీతో కలిసి ఈ దసరాకి వెకేషన్స్కి రాజమండ్రి అలా వద్దాం అనుకుంటున్నాము అదే మ్యాడమ్ అది ఎంత అవుతుంది ఏంటండి ఇప్పుడు మేము ఒక టెన్ మెంబెర్స్ వరకు వద్దాం అనుకుంటున్నాము అవును మ్యాడమ్ అది ఏంటంటే ఇక్కడ దసరా బాగుంటుంది అన్నారు రాజమండ్రిలోని అలాగే కాకినాడలో కూడా ఇది దసరా గట్టా బాగా చేస్తారంటున్నారు సో ఈ టూ ప్లేసెస్కి మమ్మల్ని తీసుకెళ్లాలి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అంటే మేం మాకు కూడా ఇంక అలాగే హైదరాబాద్ వెళ్ళడానికి మాకు అలా సరిపోతుంది మ్యాడమ్ కొంచెం అక్కడ సో మేము ఇంకా అలా కూడా మా ట్రైన్ ఫ్లైట్ కూడా ఎక్కేయచ్చు మనం అలాగా సో ఓకే అవును మ్యాడమ్ మేము ఫ్లైట్లో వస్తున్నాము ఇంకా అలా కాకినాడ వచ్చేస్తాంలే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ అంటే మీరు అంటే ఎలాగా పర్సన్కి తీసుకుంటారా మ్యాడమ్ లేకపోతే మాములుగా ట్రావెలింగ్కా మ్యాడమ్ అంటే ఇన్ని డేస్ ట్రావెలింగ్ అని చెప్పేసి ఓకే మ్యాడమ్ అంటే మామూలుగా ట్రావెలింగ్కి అయితే ఎంత అవుతుంది మ్యాడమ్ మామూలుగానే అంటే మాములుగా ఎస్టిమేషన్ అని ఏమన్నా చెప్పగలరా ఓకే మ్యాడమ్ అయితే నేను నెక్స్ట్ మంత్ సెకండ్నే వస్తాను మ్యాడమ్ అయితేని మేము డైరెక్ట్గా కాకినాడ వచ్చేస్తాము మేము అంటే మాకు కాకినాడ రైల్వే స్టేషన్కి ఇలాగ వచ్చినప్పటికీ మాకు ఏమన్నా కార్ గట్టా ఎరేంజ్ చేయండి మేము ఎప్పుడు వస్తాము ఏంటి అని మీకు లైవ్ లొకేషన్ పంపిస్తా ఉంటాను నేను ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ మ్యాడమ్